సుధీర్ బాగున్నావా నీ క్వాలిఫికేషన్స్ ఏంటి అమ్మా బాగుంది బాగుంది అమ్మా నీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అమ్మా అనుభవం ఉందా పని అనుభవం

ఆహా ఆహా సెల్ఫ్ ప్రాజెక్ట్ అంటే ఏం చేసావు అమ్మా ఓకే ఆ

బాగుంది అమ్మా ఏమైనా స్కిల్ల్స్ అదర్ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకున్నావా వెరీ గుడ్ బాగుంది

బాగుంది అలాగా బాగున్నాయి అమ్మా బాగున్నాయి నీ స్కిల్స్ బావు చాలా బాగున్నాయి మాకు నచ్చింది నెక్స్ట్ రౌండ్ రెండో రౌండ్కి వచ్చేటప్పుడు మళ్ళీ నిన్ను పిలుస్తానులే అమ్మా బాగుంది బాగుంది వెరీ గుడ్